ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలోని ఇక్కడ చిన్న తిరుపతిగా పేరొందిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వలన ఇది ప్రముఖ పర్యాటక ప్రదేశంగా పేరు గడించింది ఈ ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోడానికి ఎక్కడ నుంచో రకరకాల ప్రజలు వస్తూ ఉంటారు ఈ స్వామివారు చాలా ప్రత్యేకమైన స్వామి వారు ఇక్కడ పులిహోర ప్రసాదంగా ఇస్తారు సౌకర్యాలు అన్నీ చాలా బాగుంటాయి రవాణా సౌకర్యాలు వసతి సౌకర్యాలు ఇక్కడ ఇతర సమీప ఆలయాలు కూడా చూడవచ్చు చూడదగిన ప్రదేశాలు ఉంటాయి దీన్ని చిన్న తిరుపతిగా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ప్రజలు చుట్టూ మనుషులు వస్తూ ఉంటారు ఇక్కడ ఏడుకొండలుంటాయి ఈ చిన్న తిరుపతి చాలా ప్రత్యేకమైనది ఇక్కడ ప్రజలకు కుంకులమ్మ గుడి కూడా ఉంటుంది ఇక్కడ దాన్నికి కుడా ప్రజలు అక్కడికి కూడా వెళ్తూ ఉంటారు కాలినడక నుంచి వస్తూ ఉంటారు శివాలయం కూడా ఉంటుంది ఇక్కడ ద్వారకా తిరుమల అనేది చాలా ప్రత్యేకమైనది కావున ఏడుకొండలు ఉండడం ఏలూరులో చాలా ప్రత్యేకమైనది శ్రీ వెంకటేశ్వరస్వామి చిన్న తిరుపతి ద్వారకా తిరుమల ఈ గుడి చాలా ప్రత్యేకమైనది ఏడు గుడి గోపురం గుడిగోపురం ఉంటుంది చాలా బాగుంటుంది దీన్ని దర్శించినవారు దీన్ని బాగా నమ్ముతారు శ్రీ వేంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రజలు బాగా నమ్ముతూ ఉంటారు కాలినడక నుంచి వస్తూ ఉంటారు ద్వారకా తిరుమల అనేది చాలా ప్రత్యేకమైన ఊరు